పెయింటింగ్ వేయడంలో ఎలా నిర్ణయించుకుంటాను అంటే ఇది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది ప్రేరణ మొదటగా నాకు ఏమైనా ప్రేరణ వస్తే అది నాకు పెయింటింగ్ సృష్టించడానికి మార్గం చూపిస్తుంది ప్రతి ప్రకృతి భావోద్వేగాలు ఒక కథ లేదా నా అనుభవాలపై ఆధారపడి ఉండవచ్చు విషయం తరువాత పెయింటింగ్ కోసం నేను ఎటువంటి విషయం లేదా థీమ్ ఎంచుకోవాలో నిర్ణయిస్తాను ఇది ప్రకృతి దృశ్యాలు ఆర్ట్ భావోద్వేగాలు లేదా మానసిక స్థితులపై ఆధారపడి ఉంటుంది రంగులు మరియు సాంకేతిక రంగులు మరియు సాంకేతికత కూడా ముఖ్యమైన అంశాలు రంగుల ఎంపిక మరియు పెయింటింగ్ చేసే పద్ధతి ప్రతిసారి వేరే ఉంటుంది గానం లేదా సంగీతం పెయింటింగ్తో సంబంధం ఉన్నప్పుడు నేను గానం లేదా సంగీతంలోని భావం మూడ్ను అర్థం చేసుకొని దాని ప్రకారం పెయింటింగ్ చేయాలనుకుంటాను